మా వంటకాలలో వాడే అరుదైన పదార్థాలు అల్లం అల్లం వెల్లుల్లి ఇది చాలా తక్కువగా వాడుతాము అన్నింటిలో అల్లం అనేది చాలా కుక్కింగ్ ఐటమ్స్లో వాడుతాము ఇంకో మామిడి అల్లం అని ఉంటుంది ఇది చాలా తక్కువ చాలా పదార్థాల తక్కువ పదార్థాలలో వాడుతాము ఇంకోకటి సొంటి సొంటి అనేది కూడా చాలా తక్కువ వాడుతాము ఎక్కువ వాడము ఎక్కువ వాడము సొంటి అనేది వెల్లుల్లి వెల్లుల్లి చాలా చాలా వంటకాలలో వాడతాము ఇంకా ఇంగువ ఇంగువ అనేది చాలా తక్కువగా దీన్ని ఇంగ్లీషులో అసఫోటిడా అని అంటారు వెల్లుల్లి వెల్లుల్లి చాలా తక్కువగా మా వంటకాలలో వాడుతాము ఇది బిర్యానిలో దీంట్లో అన్నింటిలో వేస్తారు కానీ మేము అవి దాన్ని వాడము ధనియాలు ధనియాలు దీన్ని పొడిలాగా చేసుకుని కొన్ని కొన్ని వంటకాలలో వాడుతారు మేము మాత్రం ధనియాలు బిర్యానీలో వాడుతాము జిలకర జిలకర చాలా అరుదుగా వాడుతారు దీన్ని ఏదైనా చేసుకోవాలి అంటే గనుక మ్యాగీ చేసుకోవాలంటే కొన్ని కొన్ని సార్లు మా రుచికి రుచికి తగినంత జిలకర వాడుతాము వాము వాము అసలు నేను దేంట్లో కూడా వాడము ఎందుకంటే వాము ఎలా వాడాలో నాకు తెలియదు సోంపు సోంపు అనేది తిన్న తర్వాత వా నోటిలో తినడానికి వాడుతాము బిర్యానీ లాంటి వస్తువులు తిన్న తర్వాత ఆ రుచి ఉండ ఉండడానికి సోంపు తింటాము సాజీరా సాజీరా అనేది బిర్యానికి మాత్రమే వాడుతాము బిర్యానీ ఆకు కూడా బిర్యానీ చేయడానికి మాత్రమే వాడుతాము జాజికాయ నేను దీంట్లో వాడము దాల్చిన చెక్క దాల్చిన చెక్క బిర్యానీలో కానీ ఏదైనా స్పైసీ వంటకాలలో వాడుతాము కుంకుమపువ్వు కుంకుమపువ్వు అనేది మేము దేంట్లో కూడా వాడము ఇది ఏదైనా స్వీట్ చేసుకోవాలి అంటే వాడుతాము యాలకులు యాలకులు అసలు దేంట్లో కూడా వాడను పెసరపప్పు పెసరపప్పు కందిపప్పు కందిపప్పు పప్పులు సాంబార్ కానీ టమాట పప్పు ఇలాంటివి చేయడానికి కందిపప్పు వాడుతాము వేపిన శనగపప్పు పుట్నాలు పుట్నాలు ఓన్లీ పులిహోరలో కానీ లేదంటే ఇంకా ఏమన్నా స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవడానికి పుట్నాలు వాడుతాము పల్లీలు పల్లీలు కూడా ఉప్మా పులిహోర లేదంటే ఇట్లా స్నాక్స్ స్నాక్స్ ఐటెం ఇలాంటివి చేసుకోవాలి అన్నప్పుడు వాడుతాము నువ్వులు నువ్వులు నువ్వులు అసలు దేంట్లో కూడా వాడము ఇవి చాలా తక్కువగా వాడుతాము మెంతులు మెంతులు చాలా తక్కువగా వాడుతాము ఇంకా గాసగసాలు గసగసాలు కూడా బిర్యానీలో వాడుతాము కరకాయ కరక్కాయ దేంట్లో కూడా వాడము బేకింగ్ పౌడర్ అన్నింటిలో కూడా బేకింగ్ పౌడర్ సోడా ఉప్పు లాంటివి వాడుతాము అన్నింటిలో కూడా వాడుతాము గోధుమలు గోధుమలు ఇది ఏదైనా తినడానికి ఇప్పుడు చపాతి లాంటివి చేయడానికి వాడుతాము మీ మైదా మైదా అనేది పూరీలు పూరీలు ఇలాంటివి చేసుకోవాలని అకున్నప్పుడు వాడుతాము బ బొంబాయి రవ్వ స ఉప్మా ఉప్మా చేసుకోవాలని అన్నప్పుడు వాడుతాము ఇంకా అటుకులు అటుకులు అనేవి స్నాక్స్ లాగా చేసుకోవడానికి వాడుతాము ఉప్పు ప్రతి ప్రతి దాంట్లో కూడా ఉప్పు వాడుతాము నల్ల ఉప్పు నల్ల ఉప్పు చాలా తక్కువగా అరుదుగా వాడతాము కారం కారం అన్నింటిలోవాడుతాము పంచదార ఏ స్వీట్ ఐటెం చేసుకోవాలన్నా పంచదార వాడుతాము కారం ఏదైనా స్పైసీగా చేసుకోవాలి అనప్పుడు కారం వాడతాము ఇంకా కారం ఎట్లా వాడుతాం అంటే కారం అన్నింటిలో వాడుతాము పట్టిక బెల్లం ఓన్లీ కొన్ని స్వీట్ ఐటమ్స్లో మనకు ఎక్కువ స్వీట్ ఉండాలని అనుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ పటిక బెల్లం వాడుతాం రాగులు రాగులు దీంట్లో వాడము జొన్న పిండిలో కలుపుతారు రాగి పిండి కూడా అంతే జొన్నలు మేము నైట్ టైం రొట్టెలు చేసుకోవాలి అంటే జొన్నలు జొన్నలను జొన్న పిండి లాగ మార్చి గిర్నీకి పట్టించి జొన్న జొన్నలు రొట్టెలాగా చేస్తారు పాలు పాలు దేంట్లో పాలు చాలా తక్కువ వాడుతాము ఓన్లీ స్వీట్ లోకి మాత్రమే పాలు వాడుతాము నెయ్యి నెయ్యి తినడానికి నార్మల్గా తినేటప్పుడు కొందరు అన్నంలోకి వేసుకుంటారు లేకపోతే స్వీట్స్లో బిర్యానీలో నెయ్యి వేస్తారు గు మా మాంసం అంటే మాంసం నాన్ వెజ్ చేయడానికి మా మాంసం వాడతారు కల్లుప్పు కల్లుప్పు అసలు దీంట్లో వాడము రాళ్ళ ఉప్పు లేకపోతే కొన్న ఉప్పు ఇవన్నీదీంట్లో వాడము బియ్యం పిండి దేనికంటే దోసలు చేసుకోవడానికి బియ్యం పిండి మాత్రమే వాడుతారు గోధుమ సోడా ఉప్పు లాంటి చాలా తక్కువ అన్నింటిలోవాడేవి సోడా ఇంకా ఉప్పు ఇంకా శనగపప్పు పల్లీలు పుట్నాలు ఇవన్నీ చాలా తక్కువగా వాడతారు లవంగాలు లవంగాలు ఏదైనా తినేవి మన కారం ఎక్కువ ఉండాలి మసాలా ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు ఇది వాడతారు మిరియాలు మిరియాలు కూడా మనకు కారం స్పైసీగా ఇంకా మసాలా ఎక్కువ ఉండాలి అన్నప్పుడు మిరియాలు వాడతారు